హలో చెప్పండి షాపింగ్ మాల్ నుండి కదండి ఇట్లా మీ షాప్లో ఏమేమి ఆఫర్స్ ఉంటాయండి ఆహా అదే ఏం ఆఫర్స్ ఉన్నాయండి ఇంక ఇంకేం ఇప్పుడు ఫెస్టివల్సు ఎంత పడుతుందండి మాములుగా సూట్ సూట్ ఎంత పడుతుందండి ఫుల్ పైర్ పైర్ ఆఫ్ సూట్స్ అంటే మొత్తం హోల్ పాకేజ్ కాంబోగా

ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారా అండి ఇది ఆఫర్ సేల్ ఇది ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ ఇంక ఇంకా ఈ జువెలరీస్ ఎట్లా అమ్ముతున్నారు

ఓ

ఈ లేడీస్కి లేడీస్ బట్టలు కూడా ఉంటాయా అండి లేడీస్ ఫెస్టివల్కి ఆఫర్ ఏమైనా నడుస్తుందా లేడీస్ బట్టలకి

సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ